తెలుగు భాష అనేది ఓన్లీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మాట్లాడే ప్రధాన భాష మరియు మన భారతదేశంలో సుమారుగా చాలా ప్రాంతాల్లో మన ప్రధాన భాష ఇన్ హిందీయే కావున చాలామంది ప్రజలు నూట నలభై కోట్ల మంది ప్రజల్లో వంద కోట్లకు పైగా ప్రజలు హిందీయే మాట్లాడతారు అలా అని హిందీతో పోల్చి హిందీకి ఉన్న హిందీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మన దేశంలో అంటే మన తెలంగాణలో కూడా చాలామంది ప్రజలు హిందీయే మాట్లాడుతారు హిందీ అనేది మన జాతీయ భాష అలా అలా పోల్చడం సరి అయ్యిందే కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు హిందీ మాట్లాడలేదు మన తెలుగు రాష్ట్రాలలో కావున మనం చేయవలసిన ముఖ్య పని ఏంటంటే ఎవరూ దానితో పోల్చడం విషయం పక్కన పెడితే మనకు వచ్చి మన స్వతహాగా మనం మాట్లాడి ఇంకా వేరే వాళ్ళకి కొంచెం చెప్పగలిగే అంత నా మనకు తెలిసి ఉండాలి అంటే మన దేశ భాష గురించి మనకు ఎంతో కొంత జ్ఞానం ఉండాలి అలా అయితే మనం ఎక్కడికి వెళ్ళినా అంటే మన భారతదేశంలో ఏం మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే మనకు ఎంతో కొంత భాషా జ్ఞానం ఉంది కాబట్టి మనం విజయంగా తిరిగి రాగలుగుతాం అంటే లేకపోయినా రాగలుగుతాం కాకపోతే వాళ్ళ భాషని మనం అర్థం చేసుకోగలం